మా ఊళల్లో ఇప్పుడైతే రచ్చబండ సంప్రదాయాలు లేవు కనుమరుగయ్యాయి కానీ ఒకప్పుడు నేను పదవ తరగతి చదువుతుండగా ఇలాంటి రచ్చబండ కార్యక్రమం జరిగింది మా ఊర్లో ఒక మగాయన ఇద్దరు అమ్మాయిల్ని మెయింటైన్ చేస్తుండగా దొరికిపోయాడు అప్పుడు ఊరి పెద్దలు తన సొంత భార్య రచ్చబండ కార్యక్రమం కలిగించింది అప్పుడు ఊరి పెద్ద మాట్లాడాడు ఇలా చెయ్యడం తప్పు అని ఆ ఊరి పెద్ద ఆ మగాయనకి చెప్తుండగా అప్పుడు నేను చూశాను నాకు తెలిసిన రచ్చబండ కార్యక్రమం ఇదే